హలో హలో చెప్పండి ఎవరు అవును మేము ట్రావెలర్సే ఇదేంటి మీరు మాట్లాడేది జూబ్లీహిల్స్ వేణుగోపాలస్వామి టెంపుల్ గురించేనా ఇది వేణుగోపాలస్వామి గుడి అంటే మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు చెప్తే దాన్ని బట్టి చేస్తాము అవునా సో మీకు డైరెక్ట్ ఇంటికాడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవ్వాలి కావాలా ఓకే ఈ ట్రాన్స్పోర్ట్ ఏంటి అంటే వీకెండ్స్లో ఇలా అని ఏమి ఉండవు వీకెండ్స్లో కా వీకెండ్స్లో కావాలంటే ముందే బుక్ చేసుకోవాలి మీరు ఈ ట్రావెలర్స్ని సో దట్ ఏమి అవుతుంది అంటే ఇంటి దగ్గర నుంచి మీకు అక్కడ తీసుకురావడానికి మొత్తం తీసుకు వెళ్తది మధ్యలో ఏమన్న స్పెషాలిటీ ఏమన్న మంచి మంచి టె గుళ్ళు ఉంటే ఆ గుళ్ళును చూపిస్తది వేణుగోపాలస్వామి గుడి ఎప్పటి నుంచి ఎప్పుడు ఓపెన్ ఉంటుంది అంటే మార్నింగ్ పదకొండు గం మార్నింగ్ ఒక ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండునర్ర వరకు ఉంటుంది మళ్ళీ రెండు గంటలకు ఓపెన్ ఐదు గంటలకు ఓపెన్ అయ్యి మళ్ళీ రాత్రి రాత్రి పన్నెండు గంటల వరకు ఓపెన్ అయ్యి ఉంటుంది సో మధ్యలో ఏమి ఓపెన్ ఉండదు మధ్యలో మీకు కావాలంటే అక్కడనే తినచ్చు అక్కడ ఫ్రీ అనాధాశ్రమం అన్నదా అన్నదానాన్ని కూడా పెడతయ్ లేదు అలా వద్దు అంటే మనం బయట వెళ్ళి ఏదో ఒక దాబాలోనో అలా అన్నా కూర్చొని అలా అక్కడ కూడా తినేయచ్చు సో మీకు అక్కడ ఫుడ్డుగా మీకు తినే వస్తువులు కానీ ఏమీ ఉండదు ట్రావెలర్స్ ట్రావెలర్సే వెళ్ళి తీసుకు వెళ్తారు అక్కడ ఏంటి అంటే మీకు వెళ్ళడానికి టికెట్ కావాలి ఆ టికెట్ పైసలు కూడా ట్రావెలర్స్ వాళ్ళే తీసుకుంటారు మీరు ఏమి చేయాలంటే ఆ ట్రావెలర్స్ కి మీరు మనీ కట్టాలి ఎక్కగానే ఈ ట్రావెలర్ తీసుకు వెళ్ళడానికి కొంచం చార్జ్ చేస్తారు అది మీరు ఎప్పుడు వెళ్తారో దాన్ని బట్టి తను డిసైడ్ చేస్తారు అక్కడ వెళ్ళే చార్జ్ కూడా ట్రావెలర్కే ఇవ్వాలి వాళ్ళే కట్టేసుకుంటారు మీకు ఒకవేళ శనివారం ఆదివారం కావాలంటే కొంచం అమౌంట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే శనివారం ఆదివారం అక్కడ రష్ కానీ ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి శనివారం ఆదివారం ఒక్కటి ఎక్కువగా ఉంటుంది మిగతా రోజులు అన్నీ నార్మల్ ప్రైస్ లో ఉంటాయి

ఒక్కొక్క మనిషికి క్యాల్కులేట్ చేస్తారు

మెంబర్కి మీరు అంతా ఫిక్స్ అయ్యి మీరు ఎంత మందో చెప్తే అప్పుడు మేము డిసైడ్ చేస్తాం అండి మీరందరు అంతా ఫిక్స్ చేసి కాల్ చేస్తే మాకు మళ్ళీ మేము మీకు చెప్తాం ఎంత మ్యాక్సిమమ్ సిక్స్ హండ్రడ్ పడుతుంది ఎందుకంటే బోయినపల్లి నుంచి అంత దూరం కాబట్టి మ్యాక్స్ సిక్స్ ఒక పర్సన్కి ఆరువందలు రూపాయలు పడుతుంది అండి మీరందరు డిసైడ్ చేసుకొని డేట్ డిసైడ్ చేసుకొని మళ్ళీ నాకు కాల్ చేయండి ఈరోజు ఈవినింగ్ వరకు కాల్ చేసి బుక్ చేస్తే మీకు డిస్కౌంట్లు అవన్నీ వస్తాయి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ